నాకు స్కూల్లల్లో ఇష్టమైన సబ్జెక్ట్ సోషల్ నాకు నేచర్ గురించి లేదా వరల్డ్ గురించి లేదా మన రాష్ట్రం గురించి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎందు సోషల్ ఎందుకు ఇష్టం అంటే అందులో అన్ని రకాలు తెలుసుకోవడానికి వీలు వీలు పడుతుంది పూర్వకాలం రాజుల గురించి తెలుసుకోవచ్చు అప్పట్లో రాజులు ఎలా ఉండేవారు ఏ ఏ రకములు ఆహారం తినేవారు అన్నీ రకాలు సోషల్లో ఉంటాయి నాకు జియోగ్రఫీ అనేది చాలా ఇష్టం ఇంకా సోషల్లో సివిక్స్ కూడా ఉంటుంది అదీ పార్లమెంట్కి సంబంధించింది లేదా పార్టీస్కి సంబంధించింది కమ్యూనిటీకి సంబంధించినవి ఎక్కువగా సివిక్స్లో ఉంటాయి ఇవన్నీ తెలుసుకుంటే అందుకనే నేను ఎక్కువగా సోషల్ సబ్జెక్ట్ అనేది ఇష్టపడతాను